కండక్టరేనా నాకిక్కడ బస్సు సీటు మంచిగా లేదనమాట ప్లేస్ మార్చుతారా లేదు నాకు కొంచెం స్మెల్ వస్తుందనమాట వామిటింగ్స్ వస్తున్నాయి సో అట్లా ప్లీజ ఏమైనా విండో సీట్స్ ఉంటే ప్లీజ్ చెయొచ్చు కదా నన్ను అక్కడ కూర్చోపెట్టచ్చు కదా కొంచెం అలా అంటే మరి ఎలా అండి మరి మీరే సీట్స్ స్మెల్ రాకుండా మీరు చూసుకోవాలి కదా ఏం చేస్తారో నాకు తెలీయదు కానీ అది స్మెల్ అయితే బాగా వస్తుంది నా సీట్ ఇప్పుడు మారుస్తారా లేదా మరి మాక్కుడా ఇబ్బందవుతుంది కదా నాకు కూడా ఇబ్బందవుతుందనే కదా మీకు చెప్తున్నాను నేను మీ వంతు ప్రయత్నం నేను చేసి చూస్తానంటే కుదరదు కదా నాకైతే కూర్చోడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఎదో ఒకటి చేయండి ఫస్ట్ అయితే నా ప్లేస్ని మార్చండి ఇక్కడ నుంచి నెక్స్ట్ పాసెంజర్ దిగినప్పుడైనా నన్ను మార్చండి ఓకే